సార్ నమస్కారం నేను లోపలికి రావచ్చా ధన్యవాదములు సార్ అయ్యా నేను నిన్న బస్ ఎక్కేటప్పుడు నా కాలేజ్ ఐడి కార్డు బస్లో మర్చిపోయి దిగేసాను నిన్న అది మళ్ళీ వెళ్ళి వెతికాను కానీ కనిపించలేదు క్లాస్లోకి వెళ్తుంటే ఐడీ కార్డ్ అడుగుతున్నారు సో దానికోసం మీ దగ్గరకి వచ్చాను ఐడీ కార్డ్ కావాలి సార్ ఏమి చేయమంటారు

సార్ ఏమైనా కంప్లైంట్ లెటర్ రాయలా సార్ నా అడ్మిషన్ నంబర్ మర్చిపోయాను ఆఫీస్ రూమ్కి వెళ్ళి మా తీసుకోవచ్చా సార్ మీరు చెప్పారు అని చెప్పమంటారా సార్ రేపు పొద్దున అయితే పదింటికి అలా ఆఫీస్కి రమ్మంటారా అలాగే సార్ ధన్యవాదములు సార్